బాగున్నానే జ్యోతి ఎలా ఉన్నావు ఏం చాలా రోజులకు కాల్ చేసావు మర్చిపోయావు అనుకున్నానులే నేనయితే నా ప్రాబ్లమ్స్ నాకున్నయే నా ప్రాబ్లమ్స్ తెలియదా నీకు అందరు గానీ నా ప్రాబ్లం వేరు కదనే బాగున్నారే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు మీ పిల్లలు ఎలా ఉన్నారు పర్వాలేదు ఫైన్ అయిందా టిఫిన్ అయిందా నా వంట కంప్లీట్ పొద్దున అంటే వా కర్రీస్ చేస్తాను రైస్ ఇప్పుడు పెట్టాను ఇంకేంటే కబుర్లు ఓ ఓయబ్బో వాట్ ఎ సర్ప్రైస్ కొత్త హౌస్ కొందామని ఐడియా నీదా మీ వారిదా ఎలా తీసుకుందాం అనుకుంటున్నావు మళ్ళా హౌస్ అంటే తీసుకుని ఒక ప్లాట్ తీసుకుని కట్టిద్దాం అనుకుంటున్నావా కట్టినవి అపార్ట్మెంట్సు లేకపోతే వెంచర్స్ ఉంటాయి కదా అలా తీసుకుందాం అనుకుంటున్నావా నాకు తెలిసినంత వరకు అపార్ట్మెంట్సు కూడా కొంచెం బాగానే ఉంటుంది వెంచర్స్ కూడా మనం నిశ్శబ్దంగా పీస్ ఫుల్గా మంచి ఫ్రెష్ ఎయిర్ లెక్క హాయిగా అనిపిస్తుంది నాకు తెలిసిన ప్రకారం అయితే అంటే మనం వన్ మంత్కి తెచ్చుకుంటాము కదనే ఇవన్నీ ఫోన్లో ఎందుకు గానీ మనకి రేపు నా ఆఫీస్కి వచ్చేసేయి ఆఫీస్ కాడ మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు వెంచర్స్ అనుకుంటే ఇక్కడే మన హైదరాబాదులో అయితే భువనగిరి హైవే మీద బాగుంటున్నాయే హనుమకొండ హైవే భువనగిరి హైవే ప్లస్ మనకి ఇక్కడ మరి సిటీలో మొత్తం ఎక్కడ కావాలి అనుకుంటూనేమో నా గోల్ మెట్రో స్టేషన్ కయి ప్లస్సు మన ఏమంటారు అవి యక్షిని లే అవుట్ అని ఒకటి వస్తుంది అక్కడ హౌసెస్ కూడా బాగానే కడుతున్నారు దాన్ని బట్టి మీరు ఒక ఐడియా తీసుకుంటే దాని బట్టి చెప్పుకోవచ్చు ప్లాన్సు మాట్లాడుకుంటే మనకి ఏదన్నా నచ్చిందనుకో దాన్నిబట్టి ఏ హౌస్ బాగుందో అది చూసుకొని దాన్నిబట్టి రిజిస్ట్రేషన్ కూడా పెట్టుకుందాంలే ఒక రోజు రేపు వచ్చేసేయి ఓకే అబ్బా